పు పురాతనకాలంలో ఎక్కువగా చిన్న ఫోన్లనేటువంటివి వాడతూ ఉంటారు ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లనీ ఇక టచ్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఈ స్మార్ట్ ఫోన్లు రావడంవల్ల ఎంతగానో లాభం ఉంది ఎట్లాంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క క్షేమాలు ఎలా ఉన్నాయి వాళ్ళు బాగున్నారా లేదా అని ఒక కనుక్కోడానికి ఇక స్మార్ట్ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది అంతమాత్రం కాకుండా ఈ యొక్క ఫోన్ ద్వారా ఇతరులు ఎలా ఉన్నారు వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు బాగున్నారా లేరా అని వీడియో కాల్ మాట్లాడుకోచ్చు ఒకరినొకరు చూసుకోచ్చు అందువల్ల స్మార్ట్ ఫోన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇక స్మార్ట్ ఫోన్ వల్ల ప్రజలకి చాలా ఉపయోగమని ఈ ఫోన్లో ఉంది సమాచారము వెంటనే మాట్లాడడం ద్వారా తెలుస్తుంది అంతమాత్రం కాదు ఏదైనా ఫోన్లో ఏదైనా అవసరం కావాలంటే వెంటనే వాట్సాప్ మెసేజ్ ద్వారాను ఏదైనా సమాచారమందింపజేస్తూ ఉంటారు ఏదైనా సో ఆ ఇదిన సమాచారం యొక్క ప్రింట్ అవుట్ కావాలంటే కూడా ఇట్లా వాట్సాప్ ద్వారా కూడా ఫొ ఫొటోస్ తీసి వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తారు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా అంతమాత్రం కాదు వీడియో కాల్స్ ఎక్కువగా మాట్లాడడానికి ఎక్కువ ప్రధానంగా అవకాశముంటుంది ఈ ఫొటోస్కి ఇక ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా లాభముంటుంది ఇతరుల యోగక్షమాలు ఎలా ఉన్నారు తెలుసుకోవచ్చు సమాచారం మంచిగా ఈ వాట్సాప్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇక టచ్ ఫోన్ మంచిగా చూడ్డానికి వినడానికి మంచిగా పే ఇక ఫోన్ ద్వారా మంచిగా చేసుకోవడానికి చాలా అవకాశమనేది ఉంటుంది అంతమాత్రం గదా కాకుండా ఈ యొక్క ఫోను ఎక్కువగా ఈ దినాల్లో ఎంతలాభముందో అంత నష్టం కూడా ఉంది ఎందుకంటే పురాతనకాలంలో చాలా తక్కువగా వాడేవారు ఇప్పుడు ఎక్కువగా వాడడం వల్ల చాలా పిల్లలు చదువులు దెబ్బతింటూ ఉన్నాయి వాళ్ళు ఎక్కువగా గేమ్స్ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఫోన్లో ఎక్కువ వాళ్ళు యూజ్ చేయడం వల్ల కళ్ళు కూడా దెబ్బతింటూ ఉంటాయి ఈ ఫోన్లు వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు చదువుపట్ల ఇంట్రెస్ట్ చూపియలేదు అంతమాత్రంగదా పక్షులు కూడా వైరస్ వల్ల చాలా దెబ్బతింటూ ఉంటుంది ఒకటి ఇక ఫోన్లు ఎంత లాభముందో నష్టము కూడా ఉందని చెప్తున్నాను ఎక్కువగా వాడటం వల్ల చాలా నష్టమనేది ఇక్కడ ఈ ఫోన్లు ద్వారా మనకి కలగడమనేది ఎక్కువగా ఉందని నేను చెప్తాను